హలో హలో నమస్కారం సార్ పెయింటింగ్ వేస్తారా సార్ మీరు మీ పేరు సార్ మా పేరు మనోజ్ సార్ ఇక్కడ మాది ఖమం సార్ మాది ఈ మాకు ఆరు గదులు ఇల్లుంది సార్ మాకు మాకు పెయింటింగ్ వేయ్యాలి సార్ మీరు పెయింటింగ్ మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో చెప్తే మీకు అన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్తాం డీటెయిల్స్ అన్ని రాసిస్తాం పెయింటింగ మాకు ఒక వన్ వీక్లో కావాలి సార్ మాకు వన్ వీక్లో స్టార్ట్ అవ్వాలి సార్ మాకు వన్ వీక్లో స్టార్ట్ అవ్వాలి సార్ మీరు ఒకసారి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో తెలిస్తే మీరు ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తే ఓకే సార్ ఏ కలర్స్ అయితే బాగుంటుందో మీరు ఒకసారి చెప్తే మేము ఎంతవుతుంది సార్ ఏషియన్ పెయింట్స్ ఓకే సార్ మాకు కాకపోతే మీరు ఎలా సార్ మీరు ఎలా కాంట్రాక్ట్ తీసుకుంటారా కూలీకి తీసుకుంటారా ఎలా కాంట్రాక్ట ఎంత తీసుకుంటారు సార్ ఒక గదికి హ ఓకే సార్ కొంచెం తక్కువ చేేసి తీసుకుంటారా సార్ ఓకే సార్ రేపు ఒక సారి రండి సార్ మరి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ